కాకినాడ జిల్లా సహజ నేపథ్యం మరియు సరిహద్దులు క్రొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు ఉత్తరాన అనకాపల్లి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా దక్షిణాన తూర్పుగోదావరి జిల్లాతో సరిహద్దు కలిగి ఉంది దక్షిణాన కోనసీమ జిల్లా మరియు తూర్పున బంగాళాఖాతంతో సరిహద్దులు కలిగి ఉంది సహజ వనరులు నదులు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు గోదావరి మరియు పుష్కరాలు పుష్కరాలు అభివృద్ధి కార్యకలాపాలు వ్యవసాయం రెండు వేల పంతొమ్మిది ఇరవైలలో సాగుచేసిన నికర విస్తీర్ణం లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు హెక్టార్ జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో యాభై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం చేపల చెరువులతో సహా ఉంది నీటిపారుదల గోదావరి మీదుగా ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టు కాకినాడ జిల్లాల అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది ఏలేరు నీటిపారుదల కాలువలు పెద్దాపురం పిఠాపురం ప్రత్తిపాడు జగ్గంపేట కిర్లంపూడి మరియు ఏలేశ్వరం మండలాలను కవర్ చేస్తాయి తాండవ మరియు పంపానది కాలువలు తుని తొండంగి కోటనందూరు మండలాల్లోని పరిమిత సంఖ్యలో గ్రామాలకు నీటిని సరఫరా చేస్తాయి విద్య ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని కళాశాలలు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం కాకినాడ మరియు కాకినాడలోని జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ డ్రీం విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి జిల్లాలో పదకొండు వందల ఇరవై ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మూడు వందల డెబ్బై ఎనిమిది ప్రాథమిక ఉన్నత పాఠశాలలు నాలుగు వందల తొంబై ఐదు ఉన్నత పాఠశాలలో వివిధ నిర్వహణ క్రింద పనిచేస్తున్నాయి ప్రాథమిక పాఠశాలలో నాలుగు వేల నలభై ఆరు మంది యూపీ పాఠశాలలో రెండు వేల మూడు వందల తొంబై తొమ్మిది మంది ఉన్నత పాఠశాలలో ఐదు వేల ఆరు వందల డెబ్బై మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు